నేను చదివిన చివరి పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ అండి ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం రాబర్ట్ హుక్ అనే ఒక వ్యక్తి రచించడం జరిగింది ఇది నన్ను చాలా ప్రభావితం చేసింది నిజానికి చెప్పాలంటే నా ఆలోచన విధానం మొత్తం మార్చేసింది ఈ రోజు నేను సంపాదించ గలుగుతున్నాను అంటే ఈ పుస్తకం వలన అనవసరమైన ఖర్చులు పెట్టద్దు అవసరమైన ఖర్చులు పెట్టండి దీనివలన మీ ఆస్తి పెరుగుతుంది మీ ఆరోగ్యం పెరుగుతు బాగుంటుంది మీరు సంపాదించే డబ్బు ఆ డబ్బు ఇంకా డబ్బును సంపాదించి పెడుతుంది అని ఒక గొప్ప సంభాషణ కలిగిన ఒక పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఈ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ రెండు కుటుంబాలను ఉదాహరణగా తీసుకుని క్లియర్గా అందరికి అర్ధమయ్యే విధంగా రాయడం జరిగింది ఇది అన్నీ భాషలలో ఉంది మన తెలుగు భాషలో కూడా ఉంది ఇది ఆన్లైన్లో కూడా దొరుకుంతుంది ఇది నా జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసింది అంటే అప్పులు చేసే చేసే నన్ను ఈ రోజు ఆస్తిపరుని చేసింది అంతగా ప్రభావితం చేసింది ఇది